నాలుగు వందల పదిహేను తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై రెండు లక్షల ఇరవై మూడు వేల పద్దెనిమిది ఐదు లక్షల యాభై వేల యాభై తొమ్మిది తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొంబై తొమ్మిది